మధుమేహం మధుమేహం అనేది మన పెద్దల దగ్గర నుంచి కొంత మందికి తరాల తరాలుగా వచ్చే వ్యాధి ఇది నాకు మధుమేహం వచ్చే సుమారు ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాల నుంచి నేను మధుమేహంతో బాధపడుతున్నాను సో మధుమేహం వచ్చిన కొత్తలో నేను చాలా భయపడ్డాను కానీ మా ఊళ్ళో వాడుతున్న కొన్ని చా మా ఊళ్ళో మా తోటి స్నేహితులు బంధువులు కూడా చాలామంది మధుమేహం ఉంది సో వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళ యొక్క ఊళ్ళో వాడే సాధారణ గృహవైద్యాలు ఏంటో నాకు కొన్ని వాళ్ళు చెప్పడం జరిగింది సో నేను మధు మధుమేహం వచ్చిన దగ్గర నుంచి ఈ గృహ వైద్యాలు అన్నీ వాడుతు వచ్చాను ఒకటి ఏంటంటే పొద్దున లేవగానే కాకరకాయని శుభ్రంగా దాన్ని జ్యూస్ కింద చేసుకుని కాకరకాయ జ్యూస్ తాగడం నెక్స్ట్ తీపి పదార్థాలు కొంచెం తగ్గించడం అంటే అస్తమాటికి కాకుండా తక్కువ అప్పుడప్పుడు సందర్భాలలో మాత్రమే తీపి పదార్థాల దగ్గరికి వెళ్ళి వాటిని రుచి చూడడం నెక్స్ట్ ఇంట్లో పొద్దున్నే టిఫిన్కి బదులు సోడి జావా నెక్స్ట్ తన సోడి జావా సోడి జావతో పాటు రాత్రి మాటలు చపాతి ఇలవ ఇలాంటి గృహవైద్యాలు అన్నీ అంటే గృహవైద్యాల రకం కాదు కానీ ఇవి అంటే మధుమేహాన్ని నివారించేందుకు అంటే కొత్త కొంత మేరకు నివారించేందుకు మా ఊళ్ళో వాడే ఈ కొన్ని చిట్కాలు లాంటివి ఇవి సో గృహవైద్యాల అంటారా ఆ చెట్టు పేరు గుర్తు రావట్లేదు కానీ దాని ఆకు పొద్దున్నే రెండు మూడు ఆకులు తింటే చాలా చేదుగా ఉంటుంది ఆ ఆకు నెక్స్ట్ అదే కాకుండా వేప వేపను కూడా ఉపయోగించడం జరుగుతుంది ఆ వేప మామూలుగా దాని యొక్క ప్రాకృతి ప్రాకృతిక పరంగా చూసుకుంటే అది చాలా చేదు అయినది ఆ వేపను కూడా ఈ మందులోకి ముందు కింద తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మధుమేహం అనేది ఒకసారి వస్తే పోయే వ్యాధి కాదు అది సో మధుమేహానికి నేను వాడే మా ఊళ్ళో సాధారణంగా వాడే గృహ వైద్యాలు అయితే ఇవి ఇవి ఇవి నేను నేను నాకు షుగర్ ఉన్న మధుమేహం వచ్చిన ఫా మొదటి రోజు నుంచి మా బంధువులు స్నేహితులు ఇలా వీళ్ళు అందరు చెప్పడంతో పాటు నేను కూడా ఈ గృహ వైద్యాలు ప్రారంభించాను సో అప్పటినుంచి నా షుగర్ కూడా స్టార్టింగ్లో కంట్రోల్ అయ్యేది కాదు కానీ కానీ వాడగా వాడగా వాడగా ఈ మధుమేహం అనేది మెల్లగా తగ్గి తగ్గుతు అంటే క్రమబద్ధ క్రమంగా ఉంది ప్రస్తుతానికి కూడా మధుదేహం కూడా క్రమంగా ఉంది ప్రస్తుతానికి కూడా నేను ఆ ఆకు తినడం లేకపోతే అప్పుడప్పుడు వేపకు సంబంధించిన పదార్థాలు తినడం ఇలాంటివి కూడా అప్పుడప్పుడు చేస్తు ఉంటాను